మా ప్రాంతంలో చాలామంది పశువులను పెంచుతూ ఉంటారు అలాగే పశువులు అనగా ఉదాహరణకు ఆవులు గేదెలు మరియు ఇతరితర పెంపుడు జంతువులను చాలా మంది పోషిస్తారు దేనికోసం పాలకోసం మిగతావాటి కోసం వాటిని పోషిస్తారు ఇంకా ఈ విషయానికి వస్తే అప్పుడే పుట్టిన దూడలని చూసుకోవడానికి దూడలు పుట్టిన వెంటనే వాటివాటి తల్లుల అనుస అనుసంధానించడానికి మీరు వాటికి సమయం చే సమ సహాయం చేయాలి దూడలు పుట్టిన తరువాత కొన్ని గంటలుగా పొడిగా వేడిగా మరియు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి వాటికి ఒక మృదువైన టవల్లు చుట్టి వాటిని వేడి వెలుతురు లేదా మిగతా దాని ఎండ క్రింద ఉంచాలి దూడలు తమ తల్లుల నుండి త్రాగాలని నిర్ధారించుకోండి వాటిని శక్తివంతంగా ఉంచటానికి వాటి శరీరాలను బాగా చూసుకోండి దూడలు తమ తల్లులు త్రాగడం ప్రారంభించిన తరువాత మీరు వాటికి వా మీరు వాటికి పొడి మరియు మృదువైన పశుగ్రాసం మరియు నీటిని అందించడం ప్రారంభించవచ్చు దూడలు ఇరవై నాలుగు గంటలు దాటిన తరువాత మీరు వాటి తల్లుల నుండి వేరు చేయవచ్చు అయితే మీరు వాటిని ప్రతీ రోజు తమ తల్లులను చూడటానికి అనుమతించాలి